శుభోదయం నా మాతృభాష నా బాత్రు నా మాతృభాష తెలుగు కాకపోయినా నేను తెలుగు ఎలా నేర్చుకున్నానంటే మా భాష కన్నా తెలుగు చాలా అందంగా వినడానికి చాలా వినసొంపుగా ఉంది కొన్ని కొన్ని వర్డ్స్ కొన్ని కొన్ని పదాలు తెలీక కొన్ని కొన్ని అర్దాలు తెలుసుకుని మాట్లాడినప్పుడు రెండు మూడు సార్లు వినడం అలా నేర్చుకున్నాను తరవాత నేను ఇంక భారతదేశం మెయిన్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తరువాత ఇంక ఇటు తెలుగు సైడ్ వచ్చిన తరువాత ఇంక నాకు బాగా తెలుగు అనేది అలవాటు అయ్యింది ఆ అనుభవం అనేది తరవాత నేను చదవడం కూడా తెలుగు పండిట్ లాంగ్వేజ్ తీసుకుని మళ్ళీ తెలుగు గురించి మొత్తం తెలుగు భాష మీద ఉన్న నాకు మంచి అభిప్రాయాన్ని ఆ కవితలు శ్రీ శ్రీ ఒకటి ఎఱ్ఱన నన్నయ్య వీళ్ళందరూ రచయితలు కొన్ని పద్యాలు చదివిన తరువాత ఇంక నాకు దాని ద్వారా స్పూ స్ఫూర్తిగా తీసుకుని నేనింకా ఆ బుక్స్ అన్నీ చదివి తెలుగు నిఘంటువు డిక్షనరీ తీసుకుని కూర్చుని అవన్నీ చదివి ఒక్కో పదం ఒక్కో పదం నేర్చుకుని దాని అర్దాలు తర్వాత మెల్లగా మెల్లగా మాట్లాడ్డం నేర్చుకుని నేర్చుకుని తెలుగు అనేది చక్కగా ఉపయోగిస్తున్నాను అనుభవం అనేది ఎవరైతే తెలుగు అయితే రాదు అని మన మాతృభాష అయిన తెలుగు ఎవరు రాదు అనుకుంటున్నారో వారందరికి నేను ఒక ఉదాహరణగా ఉంటాను తెలుగు అనేది చాలా ఒక చక్కనైన భాష మనం ఎలా ఉండాలి ఎలా ఎక్కడ ఎలా మాట్లాడాలి మనకు నేర్పిస్తుంది ఈ ఒక వయసులో మనం కొన్ని సూక్తులు ద్వారా సామెతల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం తెలుగు ద్వారా కొన్ని పద్యాల ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం తల్లితండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభి రామ వినురవేమా దీని యొక్క పద్యం భావం మని ఎంత అర్దవంతంగా ఉంటుందంటే తల్లితండ్రి మీద దయలేని పుత్రుడు తల్లితండ్రి మీద దయలేమి చూపించువాడు పుట్టనేమి గిట్టనేమి వాడు పుడితేనేంటి గిడితేనేంటి పుట్టలోనున్న చదలన్నీ పుడతాయి మళ్ళీ మానిపోతాయి విశ్వదాభి ఈ వేమన అనే పద్యాన్ని ఎంత చక్కగా రాసారంటే ఇలాంటి పద్యాలు అన్నీ చదవడం ద్వారా తెలుగు మీద ఇంకా మమకారం అభిప్రాయం అనే మంచిగా ఏర్పడం వల్ల ఇంకా నేను తెలుగు చదవాలి ఏం తెలుసుకోవాలి నేను ఎలా మాట్లాడాలి ఎదుటివాడితో నాకొక గుణాలని అన్నీ తెలియజేసే తెలుగు భాష ఈ అనుభవం అనేది చాలా అందంగా చక్కగా ఉంటుంది ధన్యవాదాలు